తెలుగు మాట్లాడే వారికి ఇష్టమైనవి చాలా జోకులు కథలు అన్నీ ఉంటాయి ఉదాహరణకి నేను ఒక జోక్ చెబతాను విద్యార్థ మరియు టీచర్ ఉంటారు టీచర్ విద్యార్థిని అడుగుతుంది మీకు తెలిసిన ఒక జోక్ చెప్పు తరగతిలో ఉన్నవాళ్ళ అందరూ నవ్వాలి అని అప్పుడు వెంటనే విద్యార్థి చెప్తారు ఒక ప్రశ్న అడుగుతారు రెండు చీమలు ఉంటాయి ఎర్రచీమ మరియు నల్ల చీమ ఆ రెండు చీమలు అవే రంగులో ఎందుకుంటాయి అని అడిగితే అప్పుడు తరగతిలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు టీచర్తో సహా ఆలోచిస్తారు బట్ ఎవ్వరూ సమాధానం చెప్పలేరు చివరికి విద్యార్థియే ఆన్సర్ ఇస్తాడు ప్రశ్న అడిగిన విద్యార్థియే సమాధానం కూడా చెబుతాడు ఎర్రచీమ హనుమాన్ మాల వేసుకుంటుంది నల్లచీమ అయ్యప్పమాల వేసుకుంటుంది అని అప్పుడు తరగతిలో ఉన్నవాళ్ళందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు వెంటనే ఆ విద్యార్థిని అందరూ ఆ స అందరూ ప్రోత్సహిస్తారు ఇంకా ఇలాంటి జోకులు పాఠంలో కానీ పాఠశాలలో ఇలా చెప్తూ చెప్పడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు మరియు నాకు తెలిసిన ఒక కథ నాకని కాదు మనందరికీ తెలిసిన ఒక కథ చిన్నప్పుడు కాకిీ మరియు నీటి కుండ అనే కథ చాలామంది విన్ వినే ఉంటారు చిన్నప్పుడు మన తెలుగు పాఠంలో ఒకసారి ఒక కాకి చాలా దాహంతో ఉంది అది నీటి కోసం వెతుకుతూ ఒక కుండను చూసింది కానీ ఆ కుండలో నీరు చాలా తక్కువగా ఉంది కానీ తన ముక్కును లోపలికి పెట్టలేకపోయింది అప్పుడు కాకి కొన్ని రాళ్ళలను తెచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది రాళ్ళ వల్ల నీటి మట్టం పైకి వచ్చింది కాకి సంతోషంగా నీరు త్రాగి తన దాహాన్ని తీర్చుకుంది ఇలా కథలు ఎన్నో ఉన్నాయి గుర్రం మరియు గాడిద ఇలా ముగ్గురు స్నేహితులు ఇంకా ఇలా చాలా కథలున్నాయి మనకు తెలిసినవి మన తెలుగు తెలుగులో చాలా జోకులు కథలు చాలామందికి ఇష్టం